మేము అండి విజయవాడ వరకు వెళ్తున్నాం అండి మీరు ఎక్కడ మేడమ్ మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు మీ ప్రాపర్ ఎక్కడ అదే మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రెసెంట్ ఏదన్న ఉద్యోగం చేస్తున్నారా మీకు పెళ్ళి అయిందా అమ్మ

ఉంటుందండి ఎందుకంటే మెయిన్ అన్నింటికి జంక్షన్ విజయవాడ కదండి విజయవాడ నుంచి ఏది వెళ్ళాలన్న ఎటు వెళ్ళాలన్న విజయవాడ నుండి మాక్సిమం అందుకని ఏ చెన్నై వెళ్ళాలన్న హైదరాబాద్ వెళ్ళాలన్న బెంగళూర్ వెళ్ళాలన్న విజయవాడ మెయిన్ సెంటరు జంక్షన్ అందుకని ఎక్కువ రద్దీగా ఉంటుంది చాలా బాగా అభివృద్ధి చెందింది ప్రతి ప్లాట్ఫారం కానీ స్టేషన్ ఇవి ఎక్కువ పెంచడం చాలా జరిగింది బాగుంది చాలా పెద్ద స్టేషన్ ప్రెసెంట్ ఇరవై మూడు స్టేషన్లు ఉన్నాయి అనుకుంటాను ఇరవై మూడు ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పడు మొత్తం కలిపి మొత్తం ఇరవై మూడు ఉన్నాయి ఇప్పుడు అదే చూశారు మీరు

చాలా పెద్ద నెట్వర్క్ ఉంది ఎందుకంటే అన్నింటికి మెయిన్ యాక్చువలీ చెప్పాలంటే రాజధానిగా విజయవాడ చేయాల్సింది కాకపోతే కొన్ని వీట్లవల్ల అవ్వడానికి అవ్వలేదు మెయిన్గా చెప్పాలంటే విజయవాడ జంక్షన్ మెయిన్ రైల్వే స్టేషన్ అంటే చాలా పెద్ద రైల్వే స్టేషను ఏ ట్రైన్ ఏది వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్న సరే అటు హైదరాబాద్ అయిన ఇటు పక్క చెన్నై అయిన అన్నింటికి మెయిన్ జంక్షన్ ఎనీ టైం ట్రైన్ ఉంటుంది ఎప్పుడైన ఎల్లప్పుడు ట్రైన్ ఉంటుంది ఏదో ఒక ట్రైన్

చా ఎప్పటికప్పుడు స్వచ్ఛభారత్ ఎక్కువగా చేస్తారు అండి ఎప్పుడు క్లీన్ చాలా క్లీన్గా ఉంచుతారు పరిశుభ్రంగా ఉంచుతారు ప్రతి ఫ్లాట్ఫాము పరిశుభ్రంగా ఉంచుతారు వెయిటింగ్ హాలు కూడా బాగుంది అండి వెయిటింగ్ హాలు ఉన్నాయి ఇక్కడ స్నానపు గదులు ఉన్నాయి అన్నీ ఎవ్రీథింగ్ అంటే ప్రతిది కూడా ఉంది అక్కడ మనం ఏదన్న ఒక ట్రైన్ లేట్ అయినా మనం ఉండడానికి సదుపాయం కూడా ఇస్తారు వాళ్ళు ఒక ట్రైన్ సపోజ్ మనం తొమ్మిదింటికి దిగి మళ్ళీ ఇంకా రాత్రి పదకొండింటికి ట్రైన్ ఉందనుకో ఈ రెండు మూడు గంటల మనం అక్కడ ఉండాలంటే మనకి కన్వీ మంచిగా ఉండేదే ఆ రైల్వేస్టేషన్ లో అన్నీ సదుపాయాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఇంకా రెడీగా ఉండవు వందే భారత్ కూడా ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తామన్నారు విజయవాడలో ఆల్రెడీ ఉంది వందే భారత్ విజయవాడలో మేము అండి మా అమ్మ ఉందండి విజయవాడలో మా అమ్మని చూడడానికి వస్తున్నాం సెలవులకు వచ్చాం అండి సరే సరే సరే సరే చూడాలి మరి ఈసారి ఏ గవర్నమెంట్ వస్తుందో దాని బట్టి ఇక్కడ తెలుసు తెలుసు అండి తెలుసు అండి విజయవాడ ఫేమస్ దుర్గ గుడి ఒకటి కృష్ణానది తెలుసు తెలుసు అండి చిన్నప్పుడు అక్కడ ఉండే వాడిని నేను కొంచెం పెద్దయ్యాక వచ్చేసాను అండి చిన్నప్పుడు అంత అక్కడ ఉండేవాడిని చెప్పండి ఇంకేంటండి చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే విజయవాడ జంక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువ క్రాసింగ్స్ ఉంటాయి ఆ ట్రైన్ ప్రతిది కూడా అక్కడ ఆగుద్ది కాబట్టి బయట కొంచెం బయట ఎక్కువ సేపు ట్రైన్ ఆపుతారు లైన్స్ ఎక్కువ అక్కడ జంక్షన్ లైన్స్ ఎక్కువ

ఇంకా ఇంకా ఫ్యూచర్ పెడతారు అంట అంటే వైఫై కూడా ట్రైన్లో వైఫై కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇంకా డెవలప్ చేస్తారు కరెక్ట్ సరైన సమయానికి తీసుకు వెళ్ళి పోతున్నాడు ఇంతకుముందు తొమ్మిదింటికి చూపెడితే రాత్రి పదకొండింటికి వెళ్ళేది ఇప్పుడు అలా కాదు సరైన సమయానికి తీసుకు వెళ్ళి వదులుతున్నాడు భోజనం అది ఇప్పుడు కొత్తగా ట్రైను ట్రైన్లోనే భోజనం అరేంజ్మెంట్స్ బాగుంటాయి చాలా బాగుంది అది నేను ఒకసారి వచ్చినప్పుడు తిన్నాను ట్రైనే సేఫ్ ట్రైన్ లాగే ఉంటుంది ఒక భోగి ఒక రెండు భోగిలు మూడు భోగిలు ఉంటాయి అందులో అందులో ఫుడ్డు

అన్ని పెట్టారు ఇదిగో ఒక రెండు నిమిషాలు పడతుంది బయట ఉన్నాను అదే స్టేషన్కి కొంచెం బయట ఉన్నాము అక్కడ ట్రా ట్రాక్ క్లియర్ అయిపోతే వెళ్ళిపోవచ్చు అలాగే ఉంటాను మరి సరే సరే అండి లగేజ్ దించాలి సరే అయితే ఉంటాను అండి